నా జీవితంలో అతిపెద్ద సవాల్ ఏంటంటే నాకు ఒక ఐదు సంవత్సరాలు వరకు జాబులు లేవు తర్వాత సరైన పని లేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు పెయింటింగ్ పని నేర్చుకుని కొన్ని దినాలు పెయింటింగ్ పని చేశాను తర్వాత కొన్ని వ్యవసాయ పన్లకెళ్ళాను కానీ అవన్నీ నాకు చాలా బాధాకరంగా ఉండేవి సరిగ్గా నేను దాంతో ఓ సరైన డబ్బులు వచ్చేవి కాదు కుటుంబాన్ని పోషించటానికి చాలా ఇబ్బందులు పడుతుండే వాడిని అప్పుడు నేను దాన్ని ఎప్పుడూ నేను కృంగిపోకుండా అలా ప్రయత్నం చేస్తూ అప్పుడు కొన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వరకు అలా కష్టపడుతున్నప్పుడు అప్పుడు నేను ఒక ఒక ఐఏబి కంపెనీలో జాబ్ వచ్చింది నాకు ఆ జాబు వచ్చిన తర్వాత నుంచి నాకు లైఫ్ అంతా చాలా హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీతో చక్కగా ఉండడానికి అన్ని విషయాల్లో కూడా జాబ్ వచ్చిన తర్వాత నేను ఆ సవాలు అనేదాన్ని అధిగమించాను ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నాను